మనిషిని ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉత్సాహహం ఇచ్చేదేంటంటే వినోద సాధనం ఇప్పుడు నాటకాలని ఆ తరువాత కీలు బొమ్మలని తోలుబొమ్మలాటలు అని సినిమాలని విహారయాత్రలని ఉండేయి ఇప్పుడు వీటివల్ల ఏందంటే మనసులో ఉన్న బాధ మర్చిపోవడానికి దా దాంట్లో ఉన్న రుగ్మతులు గానీయండి టెన్షన్స్ తీర్చేడానికి వినోదాలు మంచి సాధన ఇప్పుడు దాని వల్ల సాయంత్రం అయ్యేసరికి ఒక చోట కూర్చోవటం అంటే ఉదాహరణకి ఇప్పుడు నాలుగు కూడళ్ళ మధ్యలో కూర్చోటం ఒక అరుగు మీద కూర్చొని వారు సంభాషించుకోవడం ఈ విధంగా ఇంతక ముందు జరిగేవి దానివల్ల ఇంట్లో ఉన్న అంటే ఒకరినొక బాధలు పంచుకోవడం వాటి ద్వారా ఏమన్నా సమస్యలు అంటే ఆ సమస్యలు తీర్చుకోవడం జరిగేది దాని తరువాత ఏందంటే ఎప్పుడూ నెలకు ఒకసారో రెండు నెలలు ఒకసారో నాటకాలు సత్యహరిచంద్ర నాటకాలని చెప్పేసి ఈ చింతామణి నాటకాలు ఇవన్నీ నాటకాలు ఇవి వేస్తుండే వాళ్లు ఆ తరువాత తోలుబొమ్మలాట కీ కీలుబొమ్మలు కానీ ఆ తరువాత ఇప్పుడు ఏదైనా గండమనుకోండి లేకుంటే మనము ఈ తిరునాళ్ళు కానియ్యండి ఇవన్నీ జరుగుతుండేవి దాంట్లో కూడా వెళ్ళేసి మనసు మనం దాంట్లో కూడా పాల్గొని మన సంతోషం వ్యక్తపరచడానికి బాగుండేది తరువాత ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఏందంటే సినిమా హాల్లోనూ ఇంతకు ముందు సరే ఆదివారం ఒకసారి కానివ్వండి వారానికి ఒకసారి నెలకొకసారి మనము ఫ్యామిలీ పరంగా పోయి సినిమా చూసేవాళ్ళము ఇప్పుడక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అప్పుడు ఇటీవల రేట్లు పెరిగిపోయాయి కాబట్టి మనం ధరలు అందుబాటలో లేవు కాబట్టి మనం వాటిని విరమించుకొని ఇంట్లోనే ఉంటున్నాము ఇంకా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధనం ఏందంటే టీవీ ఈ టీవీలో ఏందంటే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రోగ్రాము టీవీలో వస్తుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ ఉంటున్నాము దాని వల్ల కొంత ఉల్లాసంగా ఉన్నా కానియ్యండి మనలో ఉన్నటువంటి బాంధవ్యాలు అనేవి దూరమైపోతున్నాయి ఇప్పుడు ఇంతకముందు ఏందంటే సాయంత్రం అయ్యేసరికి అందరూ కూర్చొని పిచ్చాపార్టీ మాట్లాడుకొని వాళ్ళ బాధ పంచుకొనేవాళ్ళు అక్కా చెల్లెల్లు కానీ అన్నా తమ్ముళ్లు కానీ ఇంకా బంధువర్గం కానీ పెద్దలని అంతా ఒకచోట కుర్చొని ఏదైనా కథలు చెప్పుకోవడం అన్నీ ఏదైనా విషయాలు చెప్పుకోవడం కానీ వాళ్ళ అనుభవాలు చెప్పుకోవడం కాని చేస్తుండేది ఇప్పుడు ఆ విధంగా కాకుండా టీవీలోనే వచ్చే ప్రోగ్రాములు చూసుకుంటూ ఎవరికి వారుగా సపరేట్గా ఉంటున్నాము ఒకరోజు పిల్లలయితే ఇప్పుడు వచ్చే నాలెడ్జ్ ప్రకారం కంప్యూటర్లు కొనేసి ఆ కంప్యూటర్లో వాళ్ళు నిమగ్నమైపోడం వాటిలో గేమ్స్ ఆడుకోవడం వాటిలో వచ్చే అంటే గేమ్స్ నుంచి ఏదైనా బెట్టింగ్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటూ దాంట్లో వాళ్ళు దాంట్లో నిమగ్నమై నారు ఆ తర్వాత వాళ్ళు దీని పరంగా ఏందంటే ఈ కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి చదువు మీద ధ్యాస పోయేసి ఆ కంప్యూటర్లోనే వాళ్ళు ఉంటున్నారు ఇంక దాని తోడు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి సెల్ ఫోన్లు కూడాను అన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లు కూడా చేసుకుంటూ దానిలోని గేమ్స్ ఆడుకుంటూ పిల్లలు వాళ్ళకి వాళ్ళు చదువును కోల్పోతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క నాలెడ్జ్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అన్ని విధంగానూ నష్టమేను అని చెప్పి నేను భావిస్తున్నాను